పోలీస్ స్టేషనే అండి వన్ టౌన్ సీఐ మాట్లాడుతున్నాను చెప్పు ఎవరు చెప్పు చెప్పు బాబు చెప్పు

ఎక్కడ బాబు కరెక్ట్ ఎక్కడ చెప్పు

ఇప్పుడున్నారా ఒకసారి చూడు వాళ్ళు ఉన్నారో లేరో ఒకసారి చూడు ఇప్పుడు ఉన్నారా సరే అయితే ఇప్పుడు మావోళ్ళని పంపిస్తున్నాను ఎగ్జాక్ట్గా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికి మావోళ్ళని పంపిస్తన్నాను వాళ్ళొస్తారు చూడు సరేనా అలాగే అలాగే బాబు పంపిస్తన్నాను అలాగే